మా ప్రాంతంలో ఎక్కువగా ఎండకు తట్టుకునే వృక్షాలు కానీ మొక్కలు కానీ ఎక్కువగా కనిపిస్తుంటాయండి ముఖ్యంగా తులసి మొక్కలు కానీ తాడి చెట్లు కానీ పొదల మొక్కలు ఎక్కువగా చూస్తూ ఉంటాము మా ప్రాంతంలో విస్తారంగా అడవులయితే లేవు కానీ జంతువులు చూస్తూ ఉంటాము అడవి పందులు కానీ కృష్ణజింకలు కానీ జింకలు కానీ నెమళ్ళు కానీ ప్రత్యేకంగా అభయ అభయారణ్యాలంటే రోళ్లపాడ బ్లాక్ బక్ అభయారాణ్యం ఉంది ముఖ్యంగా ఇది కృష్ణజింకలను కాపాడేందుకు ఈ అభయారాణ్యాలు పెట్టారు పార్క్ అయితే ఒకటి ఉందండి నేషనల్ పార్క్ అనంతపూరంలో ఉంది